నృత్యకారులు సమాజంలో ఎదురుకొనే సవాళ్ళు ఏంటేంటంటే కొంత మంది నృత్యకారులను చూసి ఇప్పుడు ఆ ప్రజలు అనేదే అందరూ హేళనగా చూస్తారు ఎందుకు చూస్తారు అంటే వాళ్ళు రోడ్డు మీద డాన్స్ వేయడం అలాంటివి చూసి వాళ్ళు చాలా చిన్నచూపుగా హేళనగా అసలు వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా అట్లా చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళని ఏదో విధంగా చూస్తారు కానీ వాళ్ళకు పడే కష్టము అవేమీ వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళని మనం గుర్తించాలనేసి నేను అనుకుంటున్నాను కళాకారులు చాలా మంది అల పోరాటం చేసారు ఎందుకంటే ఎందుకు డాన్స్ని అదో విధంగా చూస్తారు దాన్ని కూడా ఒక మంచి కల కళలలోకి ఏడు కళల్లోకి అది కూడా ఒక కళనే కదా అనేసి అది గుర్తించాలి అనేసి బాగా మంది పోరాటాలు చేసారన్నమాట అది నాకు ఎట్లా అనిపించిందంటే ఓకే రైట్ నాకు చాలా అంటే చాలా ఇష్టం డాన్స్ అంటే చాలా ఇష్టం సో ఇట్లా బాగా మనకి ఏంటంటే పోరాటాలు చేయడం ద్వారా కూడా మనకి డాన్స్ గురించి తెలుస్తుంది ఏ డాన్సు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు భరతనాట్యం అనేది మనకి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కథక్ అనేది తమిళనాడు ఎట్లా అట్లా ఒక్కొక్క డాన్స్ ఒక్కొక్క దాని గురించి ఉంటుందన్నమాట సో అలాంటివే మనం గుర్తించే ఉండాలి సో నాకు ఏంటంటే కేరళాలో ఉంది కేరళాలో మనకి ఇప్పుడూ కాంతారా స్టైల్లో వచ్చే డాన్సులు అన్నీ ఉన్నాయన్నమాట ఒకప్పుడు దానికి అయితే పేరే లేదు కానీ ఇప్పుడు కొంచెం వరకూ పేరు వచ్చిందంటే ఆ సినిమా వల్లనే సో అలాంటి పోరాటాల వలన మనం కూడా ముందుకి వచ్చి డాన్స్ వేయాలి కానీ డాన్స్ వల్ల ఒక పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది ఏప్పుడు రమ్మంటే అప్పుడు డాన్స్ వేయాలి ఏ టైంకి అంటే ఆ టైంకి ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలి సో చాలా కష్టం ఉంటుందండి ఆ స్టెప్స్ రావాలి అవన్నీ రావాలి రాకుంటే మళ్ళీ తిడతారు డబ్బులు ఇవ్వరు ఇప్పుడు పెళ్ళిళ్ళలోనే చూసుకోండి ఎవరైనా పిలిచారనుకోండి డాన్స్కి వెళ్ళాము అనుకోండి మంచిదే వెళ్ళదు అనేసి అసలు పైసలు ఇవ్వరు లేదా ఫుడ్ దగ్గర కూడా మనలని హేళనగా చూస్తారు అసలు తక్కువ చూపుతో చూస్తారు వీళ్ళేంటి మాతోపాటు తింటున్నారన్నట్టు చూస్తారు సో వాళ్ళు చాలా వా చాలా అంటే చాలా కష్టాలని ఎదురుకుంటారన్నమాట అట్లాంటివి మనం గుర్తించి మనం అట్లాంటి పనులు చేయకుండా చూసుకోవాలి ఎందుకంటే అది కూడా ఒక కళనే వేరేవాళ్ళని ఆనందపరుస్తున్నారు డాన్స్ చూడటం వల్ల మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కద అండి సో వాళ్ళని మనం ఎందుకు చిన్న చూపుగా చూడాలి అనేసి నా అభిప్రాయం అండి కళాకారులు పెద్దగా పోరాటం చేసింది నేనేం చూడలేదు అండి కాకపోయినా కానీ కళాకారులు చేసే పోరాటం ఎందుకు డాన్స్ కోసమే కదా అది ఎందుకు మన ఇష్టం కోసమే కదా మరి నేర్చుకుంటాము ఎవరో కోసం కాదు కదా మనం నేర్చుకునేది మనం ఇది దృష్టిలో పెట్టుకొనే అసలు చేయాలన్నమాట డాన్స్ చేసిన వాళ్ళకి మనం ప్రోత్సహించాలే కానీ హేళన చేయవద్దు మనకి ఎట్లాగో రాదు వచ్చేవాళ్ళనైనా సపోర్ట్ చేస్తూ ఉండాలి కానీ వాళ్ళని హేళన చేసుకుంటూ కూర్చుంటే మనకేం రాదు అనేసి నా అబిప్రాయమండీ ఇంకా న్ మనకి ఏంటంటే డాన్స్ కూడా మంచిగా వస్తుంది కదా అండి ఇప్పుడు డాన్స్ గురించి తక్కువ చూపు చేయడం కంటే నేర్చుకుంటే మనకి కూడా వస్తుంది కదా అందరూ మెచ్చుకుంటారు కదా మనకి కూడా